హాయ్ హలో క్యాబ్ కావలెను నేను నెల్లూర్ రైల్వేటేషన్లో ఉన్నాను ఇక్కడ దగ్గర్లో ఏదైనా ఆటో అయినా కార్ అయినా ఉందో నాకు చెప్పండి నేను ఇక్కడి నుంచి ఎంజీబీ మాల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను మీ దగ్గరలో అందుబాటులో ఉన్న వాహనాలు ఏవైనా ఉంటే వాటిని వారి నెంబర్లూ లేదా నేనున్న చోటుకి మీరు పంపిచగలతారేమో అని కుంటున్నాను ఏవైనా అందుబాటులో ఉంటే మీరు నాకు చెప్పండి నేను వెళ్ళాలి ఎం జీ బీ మాల్ దగ్గర నుంచి కొన్ని షాపింగ్ మాల్స్కు వెళ్ళాలి అలాగే ఒక రెస్టారెంట్కి వెళ్ళి మళ్ళీ రిట్ కొద్దిసేపు అక్కడ ఉండవలసి వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ నేను కొన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను తోలుకొని వచ్చి రైల్వేస్టేషన్లో దించాలి అందుకు మొత్తం ఛార్జెస్ ఎంత అవుతాయో మీరు నాకు చెప్పండి కొంచెం తొందరగా మీరు ఆటో అయినా క్యాబ్ను అయినా అందిస్తారని నేను నమ్ముతున్నాను మీ యొక్క సహాయం మీరు చేయగలగండి నాకు వీలైనంత తొందరగా మీరు క్యాబ్ని లేదా ఆటోని పంపగలతారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్